నాకు వంట చేయడం అన్నా ఇంట్లో వాళ్ళు అడిగింది నేను తయారు చేసి పెట్టడం అన్నా నాకు చాలా అంటే చాలా ఇష్టం అలాగే మనం ఈ వంట ఇంత సమయంలో మనం చేసేయచ్చు లేకపోతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసి ఆనియన్స్ టొమాటోసు చిల్లీ అన్ని కట్ చేసుకొని ఇవన్ని కూడా ప్రిపేర్ చెయ్యాలి ఇంత సమయంలో మనం మనం చేసేయడానికి అవుతుంది అనీ అనిష్టంగా చేసి పెట్టడం అలాగే ఏదైనా మనం ఇప్పటివరకు చేయలేనిది మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే కోరి కోరితే మనం చేయడానికి అది ఎంతా కష్టమన్నది అది ఎంత టైం పడుతుంది చేయడానికి అని తెలియకుండా చేసేన సందర్భాలైతే చాలా ఉన్నాయి కాని అది చేసేవరకు కూడా నాకు అసలు తెలియదు అవి చేస్తే ఇంత టైం అవుతుందా అది ఇంత టేస్టుగా ఉంటుందా అన్నది అలా కొన్ని కొన్ని సార్లు నాకు చాలా వరుకు జరిగింది అలాగే మనం చేసే ప్రతీ వంటలో కూడా మనం ఇష్టపడుతూ మన ఇంట్లో వాళ్ళు అడిగిందేదైనా సరే చేసి పెట్టేలాగా మనం ఉండాలి అది ఎంత కష్టమైన అది ఎంత టైం పట్టినా మనం టైం దానికి వెచ్చించి మరీ మనం కుకింగ్లో మనం మన ఇంట్లో వాళ్ళకి బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్డే బెటరు అనేలాగా మనము చేసి పెట్టడం అనేది చాలా మంచిది